మేము ఒక ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకి తీసుకొని కౌలుకు చేస్తున్నాం అందులో చాలా రకాల పంటలు కాలానుగుణంగా వేస్తూ ఉంటాం అలా పంట చేతికి వచ్చే సమయానికి కొన్ని జంతువులు పందులు కీటకాలు ఎలుకలు పంటలను పాడు చేస్తాయి ఎలుకలు సంచులకు పట్టుకోవడానికి పంట నలుమూలల్లో బుట్టలను పెడతాం అలాగే ఎర వంటివి పెట్టి పట్టుకుంటాము పందుల విషయంలో మా ఊరు పంచాయతీలో ఫిర్యాదు చేసాము అప్పుడు పంచాయతీ అధికారులు కొంతమంది వాటిపై తగిన చర్య తీసుకున్నారు తర్వాత మళ్ళీ అవి పంట పరిసరాలకు రాలేదు ఇలాంటి చర్యలు మేము తీసుకోనట్లయితే ఎంతో పంట నష్టం కలిగేది దిగుబడి తగ్గిపోయేది అవి తినడం ద్వారా పంటను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు వచ్చేవారు కాదు మా పంటల్లో అరుదుగా వాడే పదార్థాలు ఏంటంటే సేంద్రియ ఎరువులు